నేను నా లైఫ్లో సర్దుకుపోయిన విషయం ఏంటంటే నాకు నా బీటెక్లో నాకు నా ప్రాజెక్ట్ నా ప్రాజెక్ట్ అబ్ నా ప్రాజెక్ట్లో ఉండే అబ్బాయికి నాకు అసలు పడేదే కాదు ఇంకా తప్పక ఇంకా ఆ ప్రాజెక్ట్ ఒకటే అవడం వల్ల ఇంకా సర్దుకోవాల్సి వచ్చింది ప్రతీ దానికి నేను ఏం చేసినా సరే ఎక్స్ ఇది బాగోలేదు అది బాగోలేదు అని వంకలు చెప్పడం అలా చేస్తూ చేస్తూ ఉంటుండేది కానీ ఏదో ఒకసారి అయినా పోనీలే చ ఇంకా ఎందుకులే అనేసి అనుకుంటాడేమో అనుకుంటూ ఉండే అలా సర్దుకుంటూ ఉండేదాన్ని ప్రతీ దానికి కూడా ఇంకా ప్రాజెక్ట్ రివ్యూస్ చెప్పేదాంట్లో కూడా నన్నే ఫస్ట్ పెట్టడం ఇంకా తను ప్రతీ దానికి కూడా టార్గెట్ చేసినట్టు బిహేవ్ చేస్తున్నా సరే లాస్ట్లో ఇంకా సార్ని కూడా అడిగి నా ప్రాజెక్ట్కి మార్పించండి అట్లీస్ట్ నా లీ నన్ను అయినా వేరే టీంలో వేయండి అని అడిగినా సరే ఇంకా అవి అవకపోతుండే సో దానివల్ల నేను ఎక్కువ ఫేస్ చేసాను ట్రబుల్ అనేది కానీ ఇంకా నాకు ఇంకా లాస్ట్ ఇంకా లాస్ట్ ఇంకా లాస్ట్ మినిట్స్ లాస్ట్ స్టడీస్ ఇంకా లాస్ట్ అంతా లాస్ట్ అయిపోవడం వల్ల ఇంకా నేను ఏమీ ఏమి అని ఏమి చెప్పుకోలేక ఏమి అనుకోలేక అలా అయిపోతుండేది సో లాస్ట్ వరకు ఇంకా నేను అలా సర్దుకుంటూ తనతోపాటు ఒక టీం మెంబెర్గా

ఏదైనా నాకు కావాలి అనిపిస్తే ఇంట్లో ఇవ్వలేని సిచ్యువేషన్ అవడం అవడం వల్ల కూడా ఒక్కొక్కసారి డాడీ కానీ మమ్మీ కానీ ఇలా అలా అవదు ఇప్పుడు కొనలేము తరువాత కొనగలము అక్కది ఉంది కదా వాడుకో అంత అంత వరకు అనేసి అంటే ప్రతీదీ కొనలేను ఎంతోకొంత అయితే సర్దుకుపోతూ ఉండేదాన్ని చిన్నప్పటి నుంచి కూడా అడ్జస్ట్ అవ్వడంలో కొంచెం కష్టం ఉన్నా సరే తరువాత సో తరువాత మంచి రిజల్ట్సే ఉంటాయి నాకు అనిపించింది తరువాత ఇంకా మనం బయట వాళ్ళతో సర్దుకుపోతే ఇంకా మన లైఫ్ బాగానే ఉంటుంది అనేసి నాకు అయితే చాలా వరకు నాకు ఒక లెసన్లా మాత్రమే అనిపించింది ప్రాజెక్ట్ విషయంలో కానీ ఇంట్లో కానీ ఏదైనా క్రొత్తవి కొనాలన్నా సరే అక్కవి ఉన్నాయి కదా ఇది వాడుకో ఇప్పట్లో ఎందుకు అనేసి అన్నా సరే నేను సర్దుకుంటూ ఉండేదాన్ని ఎందుకంటే ఒక ఏదైనా సరే మనం ఇంకొకరికి బర్డెన్ అవ్వకూడదు మనమే సర్దుకుపోవడం వల్ల

ప్రక్కనే ఉంచుకోవాలి అలా అని బయటే బయట వాళ్ళతో చెప్పుకోలేము తిని ఇలా అలా అనేసి సో అప్పుడు కూడా మనం అడ్జస్ట్ అయిపోతాము సో నేను అయితే లైఫ్లో చాలా మట్టుకు సర్దుకుపోయాను ఇంకా కష్టమైనా సరే ఇంకా సర్దుకుపోవడం అనేది అలవాటు చేసుకున్నాను లైఫ్లో అనేది ఇది నాకు ఈ టూ సిచ్యువేషన్స్ కూడా చిన్నప్పుడు అయితే బాగా అనిపించే ఏమైనా కొనమని అడిగినా సరే లేకపోతే నాకు సైకిల్ కావాలి అనేసి అడిగినా సరే అక్క సైకిల్ ఉంది కదా యూస్ చెయ్యి నాకు ఈ డ్రెస్ కావాలంటే అక్క డ్రెస్ ఉంది కదా సరిపోతుంది యూస్ చేసుకో అక్కవి ఉన్నాయి కదా అక్క బుక్స్ ఉన్నాయి కదా ఇవైతే చాలా మట్టుకు సెకండ్ చైల్డ్కి చాలా మట్టుకు ఇవి అనేవి అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు సర్దుకుపోతూ ఉంటారు ఇంకా మనకి క్రొత్తవి కావాలనిపించినా సరే ఇంకా సర్దుకుపోతాము అలాంటి టైంలో సో నేను అయితే చాలా వరకు సర్దుకుపోయాను